గాత్రంలో భావొద్వేగాలనేటివి సందర్భాన్ని బట్టి మన పరిస్థితిని బట్టి వస్తూ ఒక్కొక్క విధంగా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ఒకటి ఆనందంగా ఉన్నప్పుడు ఒక విధమైన భావోద్వేగ భావోద్వేగమైన పాటలొస్తాయి ఒక బాధలో ఉన్నప్పుడు ఒక విధమైన భావోద్వేగం పాటలొస్తాయి మరియు సంతోషంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు ఒక రకమైన భావోద్వేగం పాటలొస్తాయి అలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన ఒక్కొక్క విధంగా మన పరిస్థితిని బట్టి లేదా మన యొక్క సిచ్యువేషన్ని బట్టి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క భావోద్వేగం అన్నది బయటికి ప్రదర్శిస్తూ పాటలనేవి వస్తూ ఉంటాయి అలా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకమైన పాటలు మరియు